నమస్కారం అండి ఎవరు కావాలి నేనేనండి చెప్పండి చెప్పండి సార్ చెప్పండి కూర్చోండి రండి అదే సార్ అదే మేము కొంచం మా అందరు మంచిగా ఉండేలాగా అంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టం అలా అని మేము తక్కువ కాని చేయము అందరికి తగ్గట్టుగా మంచిగా చేస్తామండి డబ్బులు కూడా వృథా చేయకుండా చేస్తాం అందుకే అందరి దగ్గర మంచి పేరు ఉంటుంది ఇప్పుడు పెళ్ళన్నారు కదండి ఏ డేట్ అండి అది పెళ్ళన్నారు కదా డేట్ చెప్తారా అంటే మాకు ఇంక ఎమన్న ఉన్నాయో లేదో చూసుకోవాలి కదా సరేనండి అయితే ఓకే ఆ రోజు ఉంటాములెండి చేస్తాం అంటే ఏం చేయాలండి మీకు ఇంటి దగ్గర చేస్తారండి లేకపోతే ఫంక్షన్ హాల్ ఏమైన చేయాలనుకుంటున్నారా

ఆ తప్పకుండా అంటే ఒక విషయం ఏంటంటే అండి మీరు ఇంటి దగ్గర చేద్దాం అనుకుంటే కనుక మీ జనం ఎంతమంది వస్తారో లేదా పార్కింగ్కి గట్ట ప్లేస్ ఉందా ఇవన్నీ చూసుకోవడం మంచిదండి మరి అయన్ని ఉంటే కనుక సరే తప్పకుండ ఒక వారం రోజులు ముందొస్తే సరిపోద్దులెండి మేము ఆ రోజు వస్తాం అంటే ఇంకేంటండి మాములుగా అంటే డెకరేషన్ గట్ట ఏమన్న ఉన్నాయా అండి మేము డెకరేషన్ చేస్తాము మేము డెకరేషన్ చేస్తామండి క్యాటరింగ్ ఇస్తాం మీకు కుర్చీలు షామియానా గట్ర అన్ని కూడా మేమే తెస్తాం కావాలంటే వంటలు వండించడం లైవ్గా లైవ్గా వండించాలన్నా వండిస్తామండి లేదు క్యాటరింగ్ ఎక్కడో చేసి మీకు బాక్స్లా తెచ్చి పెట్టమన్నా పెడతాం అదండి

ఇప్పుడు డెకరేషన్ అంటే మీకు ఎలా కావాలండి అంటే ఇప్పుడు ప్లాస్టిక్ పూలు వచ్చేస్తున్నాయండి లేకపోతే బెలూన్ డెకరేషన్ చేస్తున్నారు బుడగలతో లేకపోతే స్పెసిఫిక్ గులాబీలు లిమ్ అదే అండి అది బాగుంటుంది కాకపోతే కొంతమంది ఫ్రెష్ పూలు పెడతారు అండి లైవ్వి కొంతమంది ఏమో ప్లాస్టిక్ పూలుతో కట్టేస్తారు అదే మీకు చేసుకునేదాన్ని బట్టి ఉం అదే చూద్దామండి ఒకసారి స్టేజ్ ఎంత వెయ్యలో చూసి అంతేనండి

తప్పకుండా అండి ఇప్పుడు మరి క్యాటరింగ్కి కూడా అంటన్నారు కదండి ఈ అదే ఏంటి వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ తినేవాళ్ళు కూడా ఉంటారు కదండి చెప్తే ఒక అవగాహన ఉంటుంది అని అంతే అంతకుమించి ఏం కాదు పప్పు పన్నీరు పప్పు ఉంటుందండి

ఈ నాన్ వెజ్ అంటే చికెన్ తీసుకుంటారండి లేకపోతే మటనా మటనండి బిర్యాని అండి మాములు మాములు బిర్యాని వండుతారా ధమ్ బిర్యానీయా సరేనండి అవే అండి వీటీతో మేము కార్ కార్ డెకరేట్ చేయడం పెళ్ళి కూతురు కార్ వస్తుంది కదండి అక్కడికి వెళ్ళడానికి ఆ కార్ డెకరేట్ చే ఇలాంటివి కూడా చేస్తాం ఇంటి దగ్గర గుమ్మాలకి తోరణాలు కట్టడం సరే అండి సరే తప్పకుండా అంటే కొంచం అడ్వాన్స్ ఏమన్న ఇస్తే కనుక మేము మీ పేరు రాసుకుంటామండి ఆ రోజు భో మీ డేట్ని ఫిక్స్ చేస్తాం అంతే అంతకు మించి ఏం కాదు సరేనండి అయితే నేను ఒక రెండు రోజుల్లో ఖాళీ అయితాను అండి మీకు మీ నెంబర్ ఇచ్చి వెళ్ళండి మేము ఫోన్ చేసి వస్తాం అండి అప్పుడు చూసి విషయం తెలుస్తుంది సరే ఉంటాను